మా కుటుంబంలో మతపరమైన పర్వదినాలు మేము హిందువులం చక్కగా మొదట ఉగాది పండుగ నుంచి ఉగాది రోజు వేకువజామునే లేచి సూర్యోదయానికి ముందే తలంటుకొని అందరూ స్నానాలు చేసి స్నానాలు చేసిన తర్వాత సుచిగా ఇళ్ళయి శుభ్రం చేసుకోని చక్కగా భగవంతుడు ముందు కూర్చోని దండం పెట్టుకోని ఉగాది పచ్చడి మనకి తెలుగు ఉగాది పం పండక్కి చాలా చాలా ప్రాధాన్యత ఉంది అది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడంటే వసంత కాలములో వచ్చే మొదటి పండుగ దానిని చాలా బాగా జరుపుకుంటాం మేము షడ్రుచులుతో పచ్చడిని చేసుకుంటాం షడ్రుచులంటే ఆరు రుచులతో ఉప్పు కారం తీపి వగరు వగరు కారం ఆరు రుచులు వేసుకోని పులుపు ఆరు రకాలతో పచ్చడి వేపపూతతో పచ్చడి చేసుకోని స్వామివారికి నివేదనం చేసుకోని తరువాతనే మేమందరమీ కుటుంబం మొత్తం స్వీకరిస్తాం అట్లా అందరూ కొత్త బట్టలు ధరించుకోని భగవంతుడు ముందు పెట్టుకోని అన్నీ సమర్పించుకోని దాని తర్వాతనే మేము స్వీకరించి పండగతో మేము చక్కగా పిండి వంటలొండుకొని అలా చేస్తాం అలా ప్రతీ ఒక్క పండుగకి రెండవ పండగ ఉగాది తరువాత శ్రీరామనవమి ఈ పండగలు పర్వదినాలు అంటే మనకి సైన్స్ పరంగా ఉపయోగపడుతూ రెండవది మనని ఎంతో భక్తి శ్రద్ధలతో సూచిక చక్కగా నేర్పుతాయి ఎందుకంటే ఈ పండుగనే సాంప్రదాయం పెట్టిన పర్వదినాలు కూడా మనకి చాలా చాలా విలువైనయి శ్రీరామనవమి ఉంది వేసవికాలం ఏప్రిల్ నెలలో వస్తుంది ఎండలు చాలా ముదురుగా ఉంటాయి అప్పుడు మన బాడీ తట్టుకోవాలంటే ప్రతీ ఒక్కరూ పానకాన్ని తీసుకోవాలి అది భగవంతుడికి సమర్పించి మనము తర్వాత స్వీకరిస్తాం ఈ శ్రీరామనవమి అంటే వీధి వీదికి శ్రీరామనవమి పందిళ్ళు వేస్తారు వేసి చక్కగా పందిళ్ళకి తోరణాలు కట్టి భగవంతున్ని పెట్టుకోని అందరూ కలిసి స్వామివారికి కళ్యాణం చేసి పానకం వడపప్పు అందరు భక్తులకి పంచుతారు అప్పుడప్పుడే మనకి మామిడి పండ్లు వస్తుంటాయి ఆ మామిడిపళ్ళలోని వగరు మన శరీరానికి ఎంతో మంచిదని ఈ పండగ రూపంలో తీసుకుంటారని వడపప్పులు ఆ మామిడి ముక్కలు తురుముకొని చక్కగా కలుపుకొని అందరూ స్వీకరిస్తారు పానకం ప్రతీ ఒక్క వీది ప్రతీ ఒక్క పందిరిలో పరమేశ్వరుడికి కళ్యాణాలు జరిపి ఈ పానకాల్ని మనకి ఇస్తుంటారు ఆ పానకం వల్ల మన శరీరము చల్లబడి రాబోయే ఎండలని ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని ఒక గట్టి నమ్మకం రెండవది సైన్స్ పరంగా ఆలోచించినా బెల్లం చాలా చాలా గట్టిది ఆ బెల్లం తింటే మనకి కాలుష్యం క్యాల్షియం కూడా వస్తుందని రె ప్రతీ ఒక్క పండుగకి సైన్స్ పరంగా ఎంతో ఇంతున్నాయి పర్వదినం అంటేనే చాలా చాలా గొప్పది ఈ పర్వదినాలలో ఇక్కడ నుంచి చాలా చాలా ఉగాది ఉగాది తరాత శ్రీరామనవమి తర్వాత ఆశ్రీజ మాసాల్లో అమ్మవారి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంతో ఎంతో గొప్పయి ప్రతీ ఒక్క పిల్లలకి చక్కగా సెలవులిస్తారు తొమ్మిది రోజులు సెలవులిచ్చి తొమ్మిది రోజులు అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ అమ్మకు నిత్య నైవేద్యాలు చేసుకుంటూ మనమెంతో చక్కగా పర్వదినాల్ని గడుపుతాం బ దేవీ నవరాత్రులు రెండవది ఉగాది నవరాత్రులు వసంత న ఉగాదికి లలితా నవరాత్రులంటారు శ్రీరామనవమికి నా తొమ్మిది రోజులు పందిళ్ళలో చక్కగా చేస్తారు ప్రతీ ఒక్క పండుగకి చాలా చాలా మొదటిగా ఇంపార్టెన్సు ఇస్తారు గీతా జయంతి గీతా జయంతి అని చెప్పనంటే మన భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మకి భగవద్గీత అందరిని చదివిస్తారు చదివించి భగవద్గీతని పిల్లలకి పెద్దలకి అందరూ నేర్చుకోమని చెప్తారు రోజూ భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చదవమని చెప్తారు ఎందుకంటే భగవద్గీత వల్ల మనకి ఎన్నో ఎన్నో సందేశాలున్నాయి అది తెలుసుకుంటే చాలా చాలా పరమార్ధముంది ప్రతీ ఒక్క శ్లోకానికి అందులో అర్థం అంత ఉన్నది అది చక్కగా తెలుసుకోని చదవగలగాలి ఇంకా తర్వాత పండుగలు సంక్రాంతి సంక్రాంతంటే ఎంతో గొప్ప పండుగ మూడు రోజుల పర్వదినం మనకి కొత్త ధాన్యాలు కొత్త బియ్యాలు అందరికీ కొత్త పంటలు రైతువార ఇళ్ళకొస్తాయి చక్కగా కొత్త బియ్యంతో పొంగలి చెరుకుగడ్డలు తెచ్చుకోని భోగి రోజు భోగి మంటలు భోగి మంటలు అయిన తర్వాత చక్కగా అందరూ తలస్నానాలు తోరణాలు ఇంటిముందు రంగు వల్లులు ఎంతో ఎంతో గొప్పగా చేసుకుంటారు రెండోవ రోజు ఈ పండుగకి సంక్రాంతికి అందరూ అరెసలు చేసుకోడం ఒకరికొకరు ఇచ్చుకోవడం చక్రాలు చేసుకోవడం నూగు పిండి వంటలని ఎక్కువ తినడం మన శరీరానికి మంచిది ఇటు పర్వదినం అని చెప్పాని సంక్రాంతి ప్రతీ ఒక్క పండుగకి ప్రతీ ఒక్క విశేషాన్ని తగ్గట్టుగా మనకి పిండి వంటలు చేసుకోమని చెప్తారు శ్రీ రామనవమకి ఒక రకం ఉగాది కొరకం సంక్రాంతికి ఒక రకం రెండవది శ్రావణమాసంలో పర్వదినాలు శ్రీకృష్ణాష్టమి వస్తుంది శ్రీకృష్ణాష్టమికి స్వామి వారికి ఇరవై ఒక్క రకాల నివేదనలు చేసుకొని చక్కగా సమర్పించుకోని వాటిని మనం స్వీకరించి ఇటు మన శరీరానికి ఆరోగ్యానికి అందించే విధంగా ఉంటుంది రెండవది పర్వదినం జరుపుకున్నట్టుగా ఉంటుంది శ్రావణమాసం ఆషాడమాసంలో తొలి ఏకాదశి మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాద ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనొచ్చు ముక్కోటి ఏకాదశి అనొచ్చు అలా మనకెన్నో చాలా పర్వదినాలు ప్రతీ ఒక్క పర్వదినానికి చాలా అర్థం ఉంది అది తెలుసుకోవాలి ఏటి ఏంటి అని చెప్పని రేపు వైశాఖమాసం వైశాఖమాసంలో ఆంజనేయస్వామి వారి జయంతి వస్తోంది రెండవది అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించింది ఆ వైశాకమాసంలోనే వైశాకమాసంలో ఎందరో గొప్పవారు జన్మించారు ఆదిశంకరా చార్యులు గారు కూడా అప్పుడే జన్మించారు రెండవది నాగులు చవితి నాగుల చవితి ఉందంటే ఎంతో పరమార్థం మనిషి జీవితానికి నాగులు చవితికి అవినాభావ సంబంధం ఉంది మనలోనే ఉన్న షట్చక్రాలు వెన్నుతో సహా సుబ్రమణ్యేశ్వర స్వామిని నాగుల చవితి రూపంలో కొలిచి పిల్లల్ని మనము చల్లగా ఉండాలని జరుపుకుంటాం ఇలా ఇలా ఎన్నో పర్వదినాలు జరుపుకుంటాం దీపావళి దీపావళి అమావాస్య మూడు రోజులు చక్కగా మందులు కాల్చుకొని స్వామివారి పండుగ జరుపుకోని కాలుష్యాన్ని పారద్రోలుతూ